ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ద్వారా నేను చాలా లాభం పొందాను ఎందుకంటే మనం ముందునుంచీ ఆలోచించి చూస్తే ముందు క ముందున్న పరిస్థితుల కన్నా ఇప్పుడు చాలా పరిస్థితులు మెరుగుపడ్డాయి అందులో టెక్నాలజీ పరంగా మనుషులందరూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఎందుకంటే ఈ టెక్నాలజీ ద్వారా చాలామంది ఇంట్లో కూర్చునే పని చేసుకునే విధంగా టెక్నాలజీని కనిపెట్టారు ఆ మనం ఫోన్లు వాడ్డమేంటి టీవీలు చూడ్డమేంటి ఇంకా స సిస్టంలు వాడ్డమేంటి ప్రతీదీ దరే ఈ టెక్నాలజీ ద్వారా నేనైతే చాలా గా చాలా విధంగా లాభం పొందాను సులభతరంగా ఉంది నేను చేసుకునే పని మాత్రం ఎందుకంటే ఒకప్పుడు పని చేసుకోవాలంటే మన పెద్దవాళ్ళు ఒకవేళ పప్పు రుబ్బుకోవాలంటే రుబ్బురోట్లో రుబ్బుకుండేవోరు కానీ ఇప్పుడు గ్రైండర్ వాడుతన్నారు సప్పోస్ సినిమాలు చూడాలనుకుంటే సినిమాహాల్కి ఎక్కడో వెళ్ళి బుర్రకథలు కట్టా వినేవోరు చూసేవారు కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చునే టీవీ ముందు కూర్చుని టీవీ చూసుకోవచ్చు కొత్త సినిమాలేంటి అన్నీని మనం ఎవరితోనన్నా మాట్లాడుకోవాలంటే చాలామంది అయితే ఉత్తరాలు రాసుకునేవారు కానీ అలా టెక్నాలజీ కాయిన్ బాక్సులనీ ఫోన్లనీ అలా అలా దాటుకుంటూ ఇప్పుడు సెల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ అనేవి అందరూ వాడుతన్నారు కాబట్టి ఈ టెక్నాలజీ ద్వారా నేనైతే సులభతరమైన మేలు పొందాను ఇది చాలా బాగుంది ఎందుకంటే ప్రజలందరి క్షేమం కొరకు ఈ టెక్నాలజీ ఉపయోగపడతందని నా భావన